మా దగ్గరలో ఉన్న అంతర్జాతీయ స్థాయి స్టేడియం వైజాగ్లో ఉండే వైఎస్ఆర్ ఏసీఏ వీడిసిఏ క్రికెట్ స్టేడియం మాత్రమే ఇందులో చాలా అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లు జరుగుతాయి అనగా వరల్డ్ కప్ ఐపీఎల్ మొదలైనవి ఇంకోటి విజయనగరంలో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇందులో మహా అయితే రంజీ ట్రోఫీ మ్యాచ్లే అవుతాయి ఇంకా మిగిలిన అన్ని ఊరిలో చెరువుల్లో కానీ ఖాళీ పొలాల్లో కానీ ఆడుతూ ఉంటారు అయితే ఈ చెరువులో పొలాల్లో ఏ మ్యాచులు ఎక్కువగా ఒక ఊరికి ఇంకో ఊరికి మధ్య జరిగే బెట్టింగ్ మ్యాచ్లు సరదాగా సాయంకాలం ఆడుకునే మ్యాచులు మరియు పిల్లలు ఆడుకునే మ్యాచ్లు జరుగుతాయి